తెలుగు మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఒక సమస్య ఏమిటంటే తెలుగు ఒక సంక్లిష్టమైన బాష మరియు అది అనేక రకాల వ్యక్తీకరణలు మరియు శైలులను కలిగి ఉంటుంది కొన్ని సార్లు నేను సరైన పదాలు లేదా వ్యక్తీకరణలను కనుగొనలేకపోతున్నాను మరొక సమస్య ఏమిటంటే తెలుగులో చాలా భాష నమూనాలు మరియు నియమాలు ఉన్నాయి నేను కొన్నిసార్లు ఈ నమూనాలు మరియు నియమాలను అర్థం చేసుకోలేకపోతున్నాను ఇది నా ప్రతిస్పందనను తప్పు చేస్తుంది నేను ఈ ఇబ్బందులను అధిగమించడానికి కృషి చేస్తాను నేను తెలుగు భాషను మరింత నేర్చుకుంటాను మరియు తెలుగు భాష గురించి మరింత తెలుసుకోవడానికి పుస్తకాలు మరియు వ్యక్తి శైలిని చదువుతున్నాను నేను తెలుగులో మాట్లాడే మరియు రాసే ప్రజలతో కూడా కమ్యూనికేట్ చేస్తున్నాను నేను ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాను కానీ నేను తెలుగు భాషను మరింత నేర్చుకుంటూ మరియు మెరుగుపరుచుకుంటూనే ఉంటాను